ఆంధ్రప్రదేశ్లో పర్యాటించేటప్పుడు మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయండి మనకి చూడడానికి అండ్ మనకి ట్రెక్కింగ్లు కానివ్వండి కొండపైన క్యాంపులు వేసుకోవడానికి కానివ్వండి అదేవిధంగా మన గేమ్స్ కానివ్వండి అన్ని చాలా వరకు ఉన్నాయి వినోద కార్యకలాపాలు కూడా మనకి జరుపుకుంటూ ఉంటారు మనకు ముఖ్యంగా ఇది తిరుపతి తిరుమలలో అనేది జరుపుకుంటూ ఉంటారు మనము తిరుపతి తీసుకున్నామనుకోండి కింద నుంచే మనకి కొండపైన వరకు పాటలు పాడడం డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటుంది దేవుడివి డ్యాన్స్లు పూజలు అదేవిధంగా మనకి తిరుపతి కొండ ఎక్కడం ఒక ట్రెక్కింగ్లాగా అనుకోవచ్చు కూడా సో మనకి కొండపైన కూడా చాలా వరకు డైలీ ఎప్పుడూ కాని ప్రతిరోజూ మనకి కొండపైన దేవుడి పాటలకి డ్యాన్సులు వేయడం కానివ్వండి పాటలు పాడడం హరికథలు చెప్పడం ఇలాంటివి చాలావరకు జరుగుతూనే ఉంటాయి మనకి తిరుమల కొండపైన అదేవిధంగా మనం ఇప్పుడు ట్రెక్కింగు క్యాంపింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు విశాఖ అరకు తీసుకోమనుకున్నాం అనుకోండి అరకు వ్యాలీ అరకు వ్యాలీలో మనకి మంచి ప్లేసస్ ఉన్నాయి ట్రెక్కింగ్ చేయడానికి మంచి వాటర్ఫాల్స్ ప్లేసస్ ఉన్నాయి అదేవిధంగా కొండపైన వెళ్ళి మనం క్యాంపైన్ క్యాంప్ కూడా వేసుకోవచ్చు ఒక వన్ డే కావాలన్నా వేసుకోవచ్చు టూ డేస్ కన్నా ఉండచ్చు అలాగా అంత చాలా సెక్యూర్గా ఉంటుంది అదేవిధంగా ఫుడ్ కూడా మనమే చేసుకోవచ్చు లేదా వాళ్ళు చేసి ఇస్తారు మనకి ఫైర్ క్యాంప్ వేసిస్తారు వ్యూ బాగుంటుంది అండి కొ కొండపైన నుంచి ఆ క్యాంప్ వేసుకోవడము ఆ చలికి ఆ మనం ఫైర్ క్యాంప్ వేసుకొనేటప్పుడు ఆ మంటకు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అదేవిధంగా మనకి ఆంధ్రాలో చాలావరకు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి మనకి తిరుమల ఉంది కాణిపాకం శ్రీశైలంలో ఉన్నాయి గుడి అండ్ మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉన్నది సో మనకు చాలా గుడులు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో మన టూరిస్ట్ పర్యాటకులకి అయితే ఒక మంచి ప్లేస్ ఉంటుంది మనకి ఏది కావాలన్నా బీచ్ కావాలన్నా ఉంటుంది పు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వ్యాలీస్ ఉన్నాయి క్యాంపింగ్ వేసుకోవచ్చు అన్ని చూసుకోవచ్చు మనకు చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందనమాట సో మనకి ఇప్పుడు ట్రెక్కింగ్ తీసుకున్నామనుకోండి మనకు చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి అరకు వ్యాలీలో ట్రెక్కింగ్ చేయడానికి పీక్స్ ఉంటాయనమాట చాలా చాలాప్లేసస్ ఉన్నాయి ట్రెక్కింగ్కి మనకి ఏది కావాలో అది చూజ్ చేసుకొని మనము ఎంట్రీ ఫీజ్ అనేది పే చేసేసి మనము వెళ్ళవచ్చు మనకు చాలా సెక్యూర్గా ఉంటుంది అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఎటువంటి భ దొంగల భయము అలాంటిది ఏమీ ఉండదు మనం కొ కొంచెం చాలా సెక్యూరిటీ సెక్యూర్గానే ఉంటుంది సో మనకు అరకు వ్యాలీ అనేది ఒక మంచి ప్లేస్ అనమాట మనం ట్రెక్కింగ్కి కానివ్వండి క్యాం ఫైర్ క్యాంప్ కొండ వ్యాలీ పైన క్యాంపింగ్ వేసుకోవడానికి అదేవిధంగా మనకి క్రీడలు తీసుకున్నామంటే మనకి చా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊర్లలో క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు ఎవరికి ఏ స్కూల్స్లో కూడా చాలా పెడుతున్నారు కాబట్టి ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అందులో పాల్గొని బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు దానికి మెరుగుపొందించుకోవచ్చు